తెలంగాణాలో నేను ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రధానంగా అనుసరించి ఆడుతున్న క్రీడలు మొదటిగా కబడ్డీ క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఇంకా మరెన్నో ఉంటాయి నాకు తెలిసినంత వరకు నేను చూసిన దాంట్లో కబడ్డీ అయినా వాలీబాల్ అయినా క్రికెట్ అయినా బ్యాడ్మింటన్ అయినా వీటికి తెలంగాణాలో ఉన్న యువత అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ మంది ఈ క్రీడలను ఆడటానికి ముందు పడుతున్నారు ప్రోత్సాహ పడుతున్నారు ముందుకు వస్తున్నారు చాలా పల్లెటూళ్ళలో చూసుకున్నట్లయితే మనకి తెలిసినట్లుగానే సంక్రాంతి పండగ అవనివ్వండి దసరా పండగ అవనివ్వండి వాటికి క్రీడా పోటీలు అనేవి అందరూ జరుపుతారు అందరూ నిర్వహిస్తారు అందులో మనం ముఖ్యంగా చూసినట్లయితే వాలీబాల్ ఒకటి కబడ్డీ ఒకటి క్రికెట్ ఒకటి బ్యాడ్మింటన్ కొన్నిచోట్ల జరుగుతుంది ఎక్కడైతే ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉన్నచోట్ల దాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది లేదంటే మరీ ముఖ్యంగా చాలా వాటికి పల్లెటూళ్ళలో మనం చూసుకున్నట్లయితే క్రికెట్ కబడ్డీ వాలీబాల్ అనేది నిర్వహిస్తారు నిర్వహిస్తారు వీటికి సంబంధిత కోచ్లు కాని పీటిస్ కానీ వీటిని నిర్వహించే కార్యదర్శులు కానీ నిర్వహించే పోటీదారులు కూడా చాలా మంది ఒక మండలము అనుకొని ఆ మండలంలో ముందుగానే వాళ్ళకి సమాచారాన్ని అందించి పంఫ్లెట్ ద్వారా ఈ పండగలకి ఇక్కడ ఏ ఏ పోటీలు మేము చేస్తున్నాము ఎంట్రీ ఫీ ఇంత అని పెట్టేసి వాళ్ళని రిజిస్టర్ చేసుకొని ఆ మండలం చుట్టు ప్రక్కలున్న వివిధ ఊళ్ళన్నీ ఆ రోజుకి వాళ్ళు రిజిస్టర్ అయి ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఆ గేమ్స్ అనేది ఆ క్రీడలనేవి ఆడటం జరుగుతుంది కబడ్డీ అయితే నేను చాలా చోట్ల చూసాను తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణా కబడ్డీ లీగ్ కూడా ఒకటి జరిగినది అందులో చూసుకున్నట్లయితే రెండు సీజన్స్ దాకా జరిగినట్లు నాకు తెలుసు ఒక సీజన్ ఫైనల్ విన్నర్స్లో మా కజిన్ అన్న కూడా ఆడటం జరిగింది తను తెలంగాణ రాష్ట్ర కబడ్డీ ప్లేయర్గా ఉన్నాడు తను వేరే రాష్ట్రానికి వెళ్ళి కూడా కబడ్డీ ఆడటం జరిగింది తను వాళ్ళ ఊళ్ళో జరిగే వివిధ కబడ్డీ టోర్నమెంట్లు ఆడి ఎన్నో ప్రైజ్లను గెలవడం కూడా జరిగింది మొదటి ప్రైజ్గా వాళ్ళకి ఒక కప్తో పాటు క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా మూడు ప్రైజ్లు ఉంటాయి క్రికెట్ అనేది మనకి తెలిసినదే ఈ తెలంగాణ ఒకటే కాదు ఏ రాష్ట్రం చూసినా ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ మరి ముఖ్యంగా భారతదేశంలోక్రికెట్ క్రీడకి ఉన్నంత ప్రత్యేకత అంత మంది అభిమానులు ఇంకా ఏ క్రీడకు లేరని నాకు అనిపిస్తుంది అది వాస్తవంగా నిజమే ఈ రెండు మనం చూసుకున్నట్లయితే క్రికెట్ కూడా అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతుంది దానికి కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎన్నో కబడీకి వచ్చినంత దానికన్నా క్రికెట్కి ఎన్నో టీమ్స్ రిజిస్టర్ అయి ఆటలు ఆడి గెలవటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కాకుండా మనదేశంలో ఎక్కడ చూసినా కానీ మొదటిగా మనకు వినిపించే పేరు క్రికెట్ తెలంగాణలో ఇంకో రకంగా చూస్తే ఇంకో విధంగా చూస్తే వాలీబాల్ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది వాలీబాల్ని కూడా చాలా మంది ఆడటం జరుగుతుంది నేను చూసిన వారిలో వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతున్నాయి మన సౌత్ నుంచి ఎక్కువ మంది వాలీబాల్ ఆడటానికి మొగ్గు చూపుతారు అలానే అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి ఈ మూడు క్రీడలు ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుంటే బ్యాడ్మింటన్ కూడా ఒక నేషనల్ స్పోర్ట్ నేషనల్ స్పోర్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ అది మన భారతదేశంలో కూడా బ్యాడ్మింటన్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆడతారు అందులో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అది కూడా వీలైన చోట్ల క్రీడా సంబరాలు పెట్టేటప్పుడు ఇండోర్ కోర్టు ఉంటే బ్యాడ్మింటన్ కూడా నిర్వహించడం మనం చూస్తున్నాము బ్యాడ్మింటన్ సింగిల్స్ డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ మిక్స్డ్ సింగిల్స్ ఈ క్రీడలతో పాటు అథ్లెటిక్స్లో చూసుకుంటే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ హడల్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలే రన్స్ హడల్స్తో పాటు లాంగ్ జంప్ హై జంప్ షాట్ పుట్ ఇవి కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది మా స్నేహితుడు ఒకడు షాట్ పుట్లో జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది ఇలా అన్నీ రకమైన క్రీడలకు తెలంగాణ వాళ్ళు వాడతారు మరీ ముఖ్యంగా మనం చెప్పుతున్న మనం చెప్పుకున్నది బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ మరియు అథ్లెటిక్స్ నుంచి మనం మాట్లాడుకున్నాము వీటితోపాటు మిగతా వాటికి కూడా అందరూ ఆసక్తి పడుతూ నేర్చుకుంటూ ఆడటం జరుగుతుంది పోటీపడుతూ మన తెలంగాణాలో అన్నీ ఆటలు ఆడుతూ వివిధ బహుమతులు గెలిచి రాష్ట్ర పేరుని నిరూపించడం జరుగుతుంది రాష్ట్ర పేరుని మారు మోగించేటట్టు అందరూ కృషి చేస్తున్నారు అందరూ క్రీడాకారులకు ఆడుతున్న వాళ్ళు ఆడుతున్న వివిధ ఆటల్లో మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను